సార్ ఇది భార్గవి ఆటోమొబైల్సా సార్ ఇది సార్ నాకిలా కార్ కొనాలి ఒకటి

అంటే ఈ ఎస్యువీలే కానీ స్వీడర్లో కానీ ఫ్యామిలీ కార్ ఇలా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బడ్జెట్ మీది నాకొక టెన్ ల్యాక్స్ లోపు కార్ దొరుకుతుందా అలా ఫ్యామిలీ కార్లా కావాలి నాకు

ఎంత అది ఎంత పడుతుంది స్విఫ్ట్ డిజైర్ ఓకే ఓకే వేరే ఏమైనా ఉన్నాయా కార్లు అలా అంటే ఏదైనా అడ్వెంచరస్గా వెళ్ళడానికి కానీ ఇంక ఏఏ కార్లు ఉన్నాయి స్విఫ్ట్తో పాటు ఓకే ఓకే ఓకే మైలేజ్ బాగా ఇస్తుందా దానికన్నా ఏది మైలేజ్ బాగా ఇస్తుంది ఇన్నోవా అంటే ఎన్ని సీట్లు వస్తుంది అది ఓకే ఇలా బూట్ స్పేస్ ఎక్కువ వస్తుందా ఇన్నోవాలో

అంటే స్విఫ్ట్లో బూట్ స్పేస్ ఎక్కువ వస్తుందా ఇన్నోవాలో బాగా అంటే బ్యాక్లో స్పేస్ ఎక్కువ వస్తుందా

ఓకే అదెంత ఎయిట్ సీటర్ వస్తుందా అది ఓకే అంటే ఎయిట్ సీటర్ అంటే ఎట్లుంటుంది లోపల ఈ ఏయిర్ కండీషనర్ కానీ సీట్స్ అన్నీ ఎలా ఉంటుంది లోపల ఇన్నోవాలో ఓకే

ఓకే సేఫ్టీ ఎన్ని స్టార్స్ ఇచ్చింది దానికి ఇన్నోవాకి సేఫ్టీ స్టార్స్ ఎన్ని వచ్చాయి ఇన్నోవాకి ఓకే ఓకే సేఫ్టీ పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ ఏది ఉంది దానికి డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయా వేరియంట్స్ పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉందా ఇన్నోవాకి స్విఫ్ట్కైతే ఓకే ఓకే ఓకే పెట్రోల్ గ్యాస్ గ్యాస్ ఎంత పడుతుంది మనం తీసుకున్నట్లయితే ఓకే

ఓకే ఓకే ఓకే అలా రేపు మన ఊర్లో మీ షోరూం ఎన్ని గంటలకి ఓపెన్ అవుతుంది అలాగే ఒక టెన్ టెన్కి వస్తే ఓకేనా మనకి రేపు కావాలి కార్ బుక్ చేసుకోవాలి ఓకే ఓకే ఒకే ఇన్నోవాలో కలర్ వేరియంట్స్ ఏవైనా ఉన్నాయా ఒకే కలర్ వేరియంట్స్ ఉందా ఓకే ఓకే ఓకే నాకు అలా ఈ ఈ వైట్లో మాత్రం ఒక నాలుగు కార్లు పెట్టేసేయండి నేను రేపు వచ్చి చూసి తీసుకుంటాను నాలుగు కార్లు ఓకే రేపు టెన్కి వస్తే ఓకే కదా మీకు వైట్ కార్లు మాత్రం నాలుగు పెట్టేయండి నేను తెల్లవారితే వచ్చి చూసి చూసి తీసుకుంటాను నేను ఓకే ఓకే